మేము మా ఇంటి వద్ద నుంచి బయట అందమైన ప్రదేశాలకు మా దగ్గరలో ఉన్న అరకు ప్రదేశాలకు మేము వెళ్లాలి అనుకుంటున్నాను అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను మేము చూడాలి అనుకుంటున్నా కాబట్టి మాకు కారు ఒకటి అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉన్న టాక్సీ కాని కార్ కాని మినీ బస్సు కాని ఏదైనా అందుబాటులో ఉంటే మాకు ముందుకు తెలియజేయండి అందుబాటులో ఉంచండి నా ఫ్యామిలీతో మొత్తానికి వెళ్లాలి అనుకుంటున్నాము టాక్సీలో ఒక ఎనిమిది మందిమి వెళ్లాలి అనుకుంటున్నాను ఉంటే కనుక నాకు అందుబాటులో ఉంచండి దానికి ఎంత పడుతుంది ఏటో ఛార్జీలు కూడా మాకు చెప్పండి ఛార్జీలు గట్లా కూడా ముందుగానే కొంచెం చెల్లిస్తాము తర్వాత అరకు వెళ్ళి వచ్చేసిన తర్వాత మిగిలిన డబ్బులు మొత్తం మీకు చెల్లిస్తాము కాబట్టి ఒక టాక్సీని మాకు అందుబాటులో ఉంచండి మా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా మేము చూడాలి అనుకుంటున్నాము నా ఫ్యామిలీ అందరితోను వెళ్లి అరకు ఆ వైజాగ్ దగ్గర్లో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూడాలనుకుంటున్నాము కాఫీ షాప్ కూడా మేము వెళ్లాలనుకుంటున్నాము అవన్నీ చూడాలి కార్లోనే మేము అవన్నీ తిరగాలి కాబట్టి ఒక టాక్సీని కాని ఒక కార్ను కాని మాకు అందుబాటులో ఉంచండి ఏదేమైనా మాకు త్వరగా చెప్పండి సమాచారాన్ని మాకు కారు సమాచారాన్ని త్వరగా అందించండి ఎక్కువ డబ్బులు అవుతాయో ఏంటో కూడా మాకు చెప్పండి ఒకటి రెండు రోజులు మాకు కారు అవసరం పడుతుంది ఆ రెండు రోజులు మేము కారులోనే తిరుగుతాము ఒక ఎనిమిది మంది ఉన్నాము ఆ ఎనిమిది మంది సరిపడా కారు ఒక ఎనిమిది మందికి సరిపడ కారు మాకు కావాలి టాక్సీ అయినా పర్వాలేదు అన్ని సౌకర్యాలు మాకు ఉండాలి అక్కడ హోటల్స్ కాని ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ గట్రా మేము వెళ్ళాలి అక్కడ ఉండాలి అనుకుంటున్నాము కాబట్టి మాకు అందుబాటులో ఉంటే కనుక కారు మాకు ముందుగానే తెలియజేయండి డబ్బులు మొత్తాన్ని మేము చెల్లిస్తాము అయినప్పటికీ ముందుగానే తెలియజేసుకోవడం మంచిది ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఏ ఇబ్బంది పడకుండా అక్కడ అన్ని సౌకర్యాలు మాకు కలిగించాలని మేము అనుకుంటున్నాము